నమస్తే మేడం మేడం నేను ఆగ్రో షాప్ పెట్టాను మేడం ఇప్పుడు కొత్తగా అయితే మీరు సీడ్స్ అంటే డిస్ట్రిక్ట్లొనే నెంబర్ వన్ సీడ్స్ మీరు అమ్ముతారని నాకు తెలిసింది మేడం అయితే నాకు చిల్లి టోమాటో వన్ వన్ సీడ్స్ ఇయ్యగలరా మేడం పెడతా పెడతా మేడం ఏంటంటే నా ఐడియా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో అంటే అన్ని పోల్ల్యుషన్గా పండుతాయి కదా మేడం అన్ని అంటే మందులు అవి ఇవి వేసి పండిస్తారు కదా అంటే మనమే ఎందుకు ఇప్పుడు టెర్రస్పైన అంటే ఇలా ఒక బకెట్లో అలా మనమే ఎందుకు పెంచుకోకూడదు మనమే ఎందుకు చెట్లకి పూ కాయలు కాయించద్దు మనమే ఓన్గా ఒకటి చేసుకోవచ్చు కదా అది నా ఐడియా మేడం కొంచెం మీరు సీడ్స్ ఇస్తే కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళవుతారు లేదు మేడం ఫస్ట్ మా నేనే స్టార్ట్ చేద్దాం అనుకున్న మా టెర్రస్పైన స్టార్ట్ చేసి ఒక ఓకే అయితే ఆ ప్లాను అందరికీ ఇంటిమేట్ చేద్దామని అనుకుంటున్నాను మేడం వన్ కేజీ టోమాటో సీడ్స్ కావాలి వన్ కేజీ చిల్లీస్ ఓకే అవి చాలండి ఎందుకంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసాను కదా మేడం ఫస్ట్ మా బాల్కనీలో స్టార్ట్ చేసి మా బాల్కనీలో అంటే సక్సెస్ అయితే మళ్ళీ ఇంకా కొన్ని తీసుకుంటాను మేడం కానీ నాకైతే వన్ వన్ కేజీ చాలు ఫస్ట్ నాకు రేపు రేపు వస్తాను మేడం లొకేషన్ పెట్టండి నేను రేపు వస్తాను ఒకే మేడం